బొబ్బిలి రాజులు విజయనగరం రాజులు మధ్య స్నేహం కొనసాగింది ఆ సమయంలో బొబ్బిలి రాజుగా రాజగోపాలకృష్ణ రంగారావు విజయనగర రాజుగా పుష్పాటి పెద్ద రామ విజయరామరాజు ఉండేవారు అయితే రెండు రాజుల సరిహద్దు వాగులేని నీటి వాడక విషయంలోనే వివాదం తలకెత్తింది అది యుద్ధానికి దారి తీసింది అదే బొబ్బిలి యుద్ధం పెద్ద విజయరామరాజు చెల్లెలు పైడుమాంబ మరణమే సినిమానోత్సవానికి నాంది పలికింది పైడితల్లి అమ్మవారి ఆలయంలో అర్చకులు బంటుపల్లి వెంకట్రావు బీబీసీ కి తెలిపారు అలానే పైడమాంబ చిన్నతనంను నుంచి అమ్మవారి భక్తురాలు యుద్ధం ఇరువంసల మంచిది కాదని ఆమె ఆపాలనుకుని ప్రయత్నం చేసింది ఆ ప్రయత్నం విఫలమైంది తన అన్న విజయ రామరాజును హతమార్చేందుకు జరుగుతున్న ఈ కుట్ర తెలియజేసినందుకే బయలుదేరింది పైడుమాంబకు తాండ పాపారాయిని చేతిలో పెద్ద విజయరామరాజు మన్నించారిని వార్త తెలిసింది యుద్ధం ఆపేందుకు తన చేసిన ప్రయత్నం వృధా కావడం ఆ యుద్ధంలోనే తన సోదరుడు మరణించడం ఆమె తట్టుకోలేకపోయింది తన మరణంతోనే యుద్ధానికి ముగింపు పలికి సమానంగా ఉండాలని కోరుకుంటూ తన విగ్రహంగా మారి దేవిలో ఐక్యమైపోయింది చెప్పి ఆమె పెద్ద చెరువులో దూకి మరణిస్తాను అదే సినిమానోత్సవం జరగడానికి కారణమైంది తొలి సంఘటన అని బొంటిపిల్లి వెంకట్రావు వివరించారు